నేనూ లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాను లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి రెడ్డు బ్రౌను ఆరెంజు పింక్ ఈ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి వాటర్ ప్రూఫ్ మాట అంటే లిప్స్టిక్కు మనం ఏ టైం వేసుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలూ మనకి అంటే వాటర్ తగిలినా ఏమైనా మనం భోజనం చేసినప్పుడు కట్టా మనకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను ఎందుకంటే పార్టీస్కి వెళ్దామని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను ఎలా ఉంటుందో ఈ ప్రొడక్టు కొత్తది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా బాగా ఉంది మా ఫ్రెండ్స్ని కూడా కొనుక్కోమని చెప్పాను మాట ఎందుకంటే అవి వాటర్ ప్రూఫు అంటే మనకి ఆన్లైన్లో ఎలా చూపిస్తున్నారో బయట కూడా అలాగే ఉంది వేరేలాగ ఉంటదేమో ఈ క్రీమ్ ఏమైనా అని అనుకున్నాను కానీ చాలా బాగుంది అందులోని పింకు పింక్ వచ్చి స్ట్రాబెరీ ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంది ఇంకా బ్రౌన్ కూడా బాగుంది నాచురల్గా ఉంది అంటే మనం మేకప్స్ వేసుకున్నప్పుడు ఈ లిప్స్టిక్స్ యూజ్ చేసుకున్న చాలా బాగుంటుంది పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఈ లిప్స్టిక్స్ కట్టా వేసుకుంటే మన లిప్స్ బాగా చాలా బాగా ఎట్రాక్టివ్గా కనిపిస్తాయి నాకైతే ఈ లిప్స్టిక్లు చాలా బాగా నచ్చింది